ఇంట్లో తోటను పెంచుకోవడం మంచిది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటాము ప్రకృతికి దగ్గరకి ఉంటాము దాంట్లో వల్ల మనం కావలసిన పండ్లు మొక్కలు వేసుకోవచ్చు పూల మొక్కలు వేసుకోవచ్చు ఆకు కూరలు సంబంధించి వేసుకోవచ్చు బయటకు వెళ్ళి కొనవలసిన పని లేదు ఇవి పెంచుకోవడం వల్ల చవకైనది ఖరీదైనది ఏమి కాదు అలా ఉండటం వల్ల మన ఆరోగ్యంతో పాటు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది తోట పెంచుకోవడం వల్ల పని పనికి పని పని అంటే దాన్ని శ్రద్ద పెట్టడం దాని గురించి ప్రతీ రోజు దాని గురించి వర్క్ చేయడం దాంట్లో ఉంటే అదో ఆనందంతో నిండి ఉండటం అన్నీ జరుగుతాయి చవకైనది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇంట్లో తోట పెంచుకుంటే చాలా మంది ఆ ప్లేసు తగ్గట్టు మనకి ఇంట్లో ప్లేస్ కర్ మంచి బాగుంటే అన్ని రకాలుగా పండించవచ్చు అంటే అక్కడ తోటను తోటను పెంచి దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అలా ఉపయోగపడుతుంది